కోనసీమ జిల్లాలో అభివృద్ధి పెరుగుదలకు సంబంధించి కొన్ని ప్రధాన సమస్యలు మరియు అవకాశాలే ఇక్కడ ఉన్నాయి ఆర్ధిక వ్యవసాయం కోనసీమ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా అయితే వ్యవసాయం యొక్క వ్యవసాయం యొక్క ఉత్పాదకత మరియు లాభదాయకతను పెంచడానికి అనేక మార్గాలు ఉన్నాయి పారిశ్రామికీకరణ కోనసీమ జిల్లాలో పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచవచ్చు పర్యాటకం కోనసీమ జిల్లాలో అనేక సహజ ఆకర్షణలు ఉన్నాయి అలాగే పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆర్ధిక అభివృద్ధిని సాధించవచ్చు విద్య కోనసీమ జిల్లాలో విద్య యొక్క నాణ్యతను మెరుగుపరచడం ద్వారా మరింతమంది ప్రజలు ఉద్యోగాలు పొందవచ్చు ఆరోగ్య సంరక్షణ కోనసీమ జిల్లాలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు స్తీల శక్తి కోనసీమ జిల్లాలో మహిళల పాత్రను మెరుగుపరచడం ద్వారా సమాజం మరింత అభివృద్ధి చెందుతుంది పర్యావరణం అలాగే నీటి కాలుష్యం కోనసీమ జిల్లాలో నీటి కాలుష్యం ఒక ప్రధాన సమస్య నీటి కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు వన్యప్రాణి సంరక్షణ కోనసీమ జిల్లాలో అనేక వన్య ప్రాణులు ఉన్నాయి వన్య ప్రాణులను సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చు స్థానిక ప్రజల భాగస్వామ్యం కోనసీమ జిల్లాలోని అభివృద్ధి ప్రణాళికలలో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా అభివృద్ధి ప్రక్రియను మరింత సమర్ధవంతంగా చేయవచ్చు రాజకీయ సంస్కరణలు కొనే కోనసీమ జిల్లాలోని రాజకీయ వ్యవస్థను మరింత పారదర్శకంగా మరియు సమర్ధవంతంగా చేయడానికి రాజకీయ సంస్కరణలు అవసరం మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం సిపార్సులు రవాణా సౌ రవాణా సదుపాయాలు కోనసీమ జిల్లాలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా వ్యాపారం మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించవచ్చు విద్య కోనసీమ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచడం ద్వారా మరింత మందికి విద్యను మరియు అభివృద్ధి స అభివృద్ధి లభిస్తుంది